అక్కడ మన పండుగ ప్రత్యేకమైన వస్తువులను తిండి పదార్థాలను పిండి పదార్థాలను అన్నింటిని చేసుకొని వారితో సమయాన్ని గడుపుతు మన వారితో మన చుట్టాలతో ఏకాంతంగా గడుపుతు వాళ్ళ ఆనందం మన ఆనందంగా భావిస్తు పండుగని ఎంతో గొప్పగా చేసుకుంటాం సంక్రాంతికి సెలవులు బళ్ళల్లో కళాశాలలో ఇంకా వేరే ఏ పనిలో అయినా సరే సంక్రాంతి అనేది ముఖ్యమైన పండుగ కాబట్టి వాటికి ఒక ఐదు లేదా ఆరు రోజుల సెలవులు మన ప్రభుత్వం ప్రకటిస్తు ఉంటుంది ప్రతి సంవత్సరం ఎందుకంటే ప్రత్యేకమైన పండుగలు మాత్రమే ప్రభుత్వం అన్నన్ని రోజులు సెలవులు ప్రకటిస్తుంది

రంగులు ఇంకా మన చుట్టాలు బంధువులు ఊళ్ళో జాతరలు ఇంకా ఎన్నెన్నో దేవుళ్ళ దర్శనాల వారి పిండి పదార్థాలు వాళ్ళు చేసే పిండి పదార్థాలు వారు వీరు అనుకున్న అందరు మనవాళ్ళు అని గుర్తు చేసే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని వచ్చే పండుగలలో దసరా ఒకటి ఎందుకంటే ఆ దసరా రోజు ఎవరు వేరే వాళ్ళగా ఎవరిని భావించకుండా అందరు మనవాళ్ళు అందరు మనవాళ్ళు అని చెప్పి దృక్పథంతో పండుగలను అందరు కలిసి బాగా జరుపుకుంటారు దీపావళి దీపావళి అనగానే గుర్తుకు వచ్చేది పటాకాయలు పటాకాయలను కాలుస్తు మంచి విందు భోజనాలు చేసుకుంటు వాటి వాటిని ఒక దేవుని దేవుని యొక్క ఏదో రూపకంగా వాటిని పేరుస్తు అందరు ఆనందంగా ఉంటు ఆనందంగా బాణలను కాలుస్తు ఆ దీపావళిని అందరు బాగా జరుపుకుంటారు తర్వాత మనకి గుర్తుకు వచ్చేది పండుగ అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా మొదటిగా మాట్లాడుకోవాల్సినది క్రిస్మస్ ఇంకా జనవరి ఫస్ట్ ఈ రెండు పండుగలు అందరి వేరు వేరు అంటే తెలుగువారికి ఈ మూడు పండుగలు ఎలాగో క్రిస్మస్ వారికి ఆ రెండు పండుగలు అంటే అప్పట్లో మన ఆంగ్లం వారు వచ్చి వారి పండుగలో నుంచి ఒకటి ఇచ్చి వెళ్ళిన ఆ పండుగ ఈ జనవరి ఫస్ట్ ఈ జనవరి ఫస్ట్ అనేది ఏంటంటే ఆ సంవత్సరం అయిపోయి ఇంకో కొత్త సంవత్సరంతో మన జీవితాన్ని మళ్ళీ కొనసాగించాలి మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి అని చెప్పే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటు దాన్ని జనవరి ఫస్ట్గా మనం పరిగణిస్తు వాటిని దాన్ని ఆనందంగా మంచి మంచి కేక్స్ అలాంటివి కట్ చేస్తు ఎంతో బాగా జరుపుకుంటాము ఇంకా క్రిస్మస్ అంటారా క్రిస్మస్ తాత వస్తారు గిఫ్ట్లు ఇస్తారు ఇంకా మన దేవుణ్ణి మంచిగా ఇట్లా కొలచాలి

సెలవులు ఇస్తు వారిని వాళ్ళ వారి ఫ్యామ్ కుటుంబ సభ్యులతో మంచిగా ఆ పండుగల నాడు మంచిగా వారి పండుగని జరుపుకొని అందరు సంతోషంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఈ పండుగలకి ప్రత్యేకమైన సెలవులు ఇస్తు అట్లాగే ఈ పండుగలని బాగా చేసుకోవాలని చెప్పి ఎన్నో రకంగా మనకి సహాయం చేస్తు ఉంటుంది భారతదేశంలో ముఖ్యమైన పండుగలకి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది